ఈ యొక్క డ్రాయింగు మొదలుపెట్టిన తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే వారిని ఏ విధంగా సలహాలు ఇవ్వచ్చు అంటే చాలా రకాలుగా వారిని సలహాలు ఇవ్వచ్చు ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది అక్కడక్కడ కొన్ని దేశాలలో నేషనల్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి అప్పుడే ఆ యొక్క డ్రాయింగ్ నైపుణ్యాలను మనం తెలుసుకోగలము ఈ యొక్క సలహాల ద్వారా డ్రాయింగు మనం వారికి అందజేయాలి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రతిరోజు వారు ఉపయోగించాలి ఏదైనా ఒక బొమ్మను చూసిన ఒక చెట్టుని చూసిన అలాగే వర్ణించే సత్తా వారిలో ఉండాలి అప్పుడే వారు తమ యొక్క నైపుణ్యాలను బయట పెట్టగలరు అప్పుడే వారు బయట వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు అప్పుడు వారి యొక్క ఉపాధ్యాయుల సంఘం ఏం చెప్తారో అలాగే గీయాలి అప్పుడు వారి యొక్క నైపుణ్యాలను బాగా వినియోగించే సమయం ఉంది అలాగే వారు దేశంలో మొదటి స్థానంగా లభించే అవకాశాలు చాలా ఉన్నాయి వారి యొక్క నైపుణ్యం వారి యొక్క జ్ఞాన సంపద మరియు వారి యొక్క బుద్ధి అలాగే మంచి రూపంలో ఉండాలి అప్పుడే వారు నలుగురితో నాలుగు విధాలుగా కాకుండా ప్రతి ఒక్క మొదటి స్థానం వారు లభించుకోగలరు ఈ యొక్క విషయాన్ని వాళ్ళకు సలహాగా ఇవ్వబడుతుంది అలాగే డ్రాయింగ్ అనేది ఒక వర్ణించడం అంటే ఒక వర్ణని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక చెట్టు ఆ చెట్టు మీద ఒక పక్షి ఆ యొక్క వర్ణించడం ద్వారా అవి చూసే ప్రజలకు మానవుడికి వారి యొక్క ఇబ్బందులతో ఉన్నవారు ఆ యొక్క బొమ్మను చూడగానే వారు మనసుని కొంచెం కూల్ అవుతారు మంచి పడుతుంది కొంచెం ఆహ్లాదంగా ఉంటారు ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ఆ యొక్క డ్రాయింగ్ ఆర్టిస్ట్ మాత్రమే ఈ యొక్క పని చేయగలరు అని నేను తెలియజేస్తున్నాను